అవును సార్ అవును సార్ ఓకే సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే నెక్స్ట్ ఓకే సార్ మీరు ఇక్కడ ఓకే సార్ మీరు ట్రావె ట్రావెలింగ్ చెయ్యాలి అనుకుంటున్నారా మ్యారేజ్ అయిపోయాక ఓకే సార్ అయితే నేను ఒకసారి మీకు క్లైమేట్ కండీషన్స్ చూసి చెప్తాను సార్ మీ ఫ్రెండ్ ఎన్ని డేస్ ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నారు సార్ ఓకే సార్ అయితే వన్ వీక్ కూడా క్లైమాటిక్ కండీషన్స్ చూసి ఏ రోజు బాగుంది అన్నది చెప్తాను సార్ సో మ్యాక్సిమమ్ మీకు వన్ వీక్ కూడా షెడ్యూల్ బాగుండేలా చూస్తాను సార్ ఎక్కడికి తీసుకువెళతాం అనేది షెడ్యూల్ వేసి మీకు పంపిస్తాము మీ ఫుడ్ అండ్ అకోమడేషన్ కూడా మేమే చేసుకోవాలా సార్ లేదంటే మీరు చూసుకుంటారా సార్ ఓకే సార్ అయితే మీకు ఓన్లీ ట్రావెలింగ్ కి ఎంత అవుతుంది అన్నది చెప్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే బడ్జెట్ అంటే ఇప్పుడు సెపరేట్ గా వేయం కాని సార్ ఒకవేళ మా సైడ్ నుంచి ఏమన్నా బడ్జెట్ పడితే సార్ అది మీరు లాస్టు లో అయితే పే చెయ్యాలి సార్ ఓకే సార్ అయితే మీరు ఫస్ట్ కార్ మీకు పంపించవలసిన సర్వీస్ కార్ ఇంకా డ్రైవర్ నెంబర్ మీకు షేర్ చేస్తాం సార్ ఓకే సార్ అండ్ మీకు ఏ ఏ కార్ అయితే పంపిస్తున్నామో ఆ కార్ డీటెయిల్స్ కూడా పంపుతాము మీకు ఆ రేటింగ్ నచ్చితే సార్ మీరు ఓకే చేస్తే మేము వాళ్లనే పంపిస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్